ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ క్రీడలను ఉద్దేశించి ప్రోత్సాహించే ప్రధాన క్రీడా సంస్థలు సమఖ్యాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు పాలక మండల్లు టోర్నమెంట్స్ లీగ్లు సంఘాలు ఆంధ్ర కోకో అసోసియేషన్ శుభం స్పోర్ట్స్ క్లబ్ ఒలంపిక్ అసోసియేషన్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇలా ఇలా క్రీడలను ప్రోత్సాహించడం ద్వారా క్రీడలను చేసే బాడీకి చాలా మంచిది రన్నింగ్ జాగింగ్ లాంటివి ఈ ఆటల్లోనే ఉంటాయి కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా క్రీడలు వచ్చేసి రాష్ట్రస్థాయిలో దేశ స్థాయిలో వాళ్ళు చాలా మంచి వాళ్ళ లైఫ్ కెరియర్ చాలా గ్రోతు ఉంటుంది వాళ్ళ జాబ్ తెచ్చుకోవాలి అన్నా కానీ ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్పోర్ట్స్ సైడ్ కోటాలో జాబులు కూడా రావచ్చు ఇలా ప్రధాన క్రీడలు ఉండటం వల్ల లీగ్లు వంటి వాటిల్లో ఇలా వాళ్ళు బాగా మంచిగా బ్యాటింగ్ బౌలింగ్ లాంటివి వాళ్ళు ఆల్ రౌండ్ ప్రదక్షణ వారికి ఇస్తే అందరి కంటే కూడా మెరుగైన ప్రదర్శ న ఉన్నవాళ్ళు కొందరి సెలెక్టర్స్ దృష్టిలో పడుతూ ఉంటారు వాళ్ళ వల్ల వాళ్ళు కొంచెం వాళ్ళకి కొంచెం ఇమేజ్ అనేది వాళ్ళ వల్ల ఏర్పడుతుంది అందువల్ల వాళ్ళు పై స్థాయిలకి ఇంకా పెద్ద టోర్నమెంట్లో ఆడటానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇలా అసోసియేషన్ ఉండటం వల్ల నాలుగు నెలలు అయిదు నెలలు ఇట్లా టైమింగ్లు ప్రకారం అప్పుడప్పుడు ఆడిస్తూ ఉంటారు ఇట్లా వాళ్ళకి అయ్యే ఖర్చులు వల్ల పర్సనల్గా పెట్టుకోలేకపోయిన వాళ్ళు అసోసియేషన్ ద్వారా వాళ్ళకి అయ్యే ఖర్చుని భరించి ఆ తర్వాత ప్రైజ్ మనీ లాంటివి అసోసియేషన్ మొత్తం చూసుకుంటూ ఉంటుంది ఇలా ఒలంపిక్ అసోసియేషన్ కానివ్వండి క్రికెట్ క్లబ్ కానివ్వండి కోకో టీం వాళ్ళు కానివ్వండి వాలీబాల్ కానివ్వండి వాళ్ళ కేటగిరీస్ వచ్చేసరికి ఇట్లా అంతా ఒక మేనేజ్మెంట్ ప్రకారం క్రీడలను నిర్వహించే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది క్రీడలను ప్రోత్సహించడం చాలా మంచిగా అందరికీ యూజ్ఫుల్గా మంచి ఉపయోగకరంగా ఉంటుంది